సురేష్ గారేనా అండీ మీరు సరే అండీ సరే అదే సురేష్ గారు నెంబర్ ఇచ్చారండీ ఇలాగ నాకు పాలు అవసరము వచ్చాయంటే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వమని ఇచ్చారండీ నాకు ఈ నెల పదిహేనో తారీఖున యాభై లీటర్లు పాలు కావాలండీ ఆయ్ అంటే కొంచెం ఏమో ఇంట్లో పాలకి టీకి వాడుకోవడానికండీ ఇంకొంచెం ఏమో పనీర్ అదీ తయారు చేసుకోవడానికి

ఆ మిగతాది ఇంక పెరుగు కింద వాడుకోవడానికండీ ఫంక్షన్లో అంటే మాకు ఎప్పటికి అప్పుడు ఫ్రెష్గా కావాలనీ అందుకే అంతెక్కువ అంత ఎక్కువ తీసుకుంటున్నాము ఇంట్లో మా వాళ్ళు తయారు చేస్తారండి అన్నీ అలా ఏం లేదండీ చేస్తారండీ మా వాళ్ళు అలా బయట తీసుకోరండి ఎక్కువ ఇలానే మాకు మేముగా తయారు చేసుకుని వాడతారు

సరే నండీ అయితే చెప్పనా అండి అదీ శివాలయం దగ్గర యెర్ర ఆర్సిగారి వీడని ఉంటుంది అడ్వాన్స్ సరేనండీ ఎంత ఇమ్మంటారు అండి సరేనండీ అయితే అయితే అడ్వాన్స్ ఫోన్పే చేస్తానండి

మేమే తీసుకుని వచేస్తాము అండి

ఓకే అండీ